హలో చెప్పండి ఆ అవునండి చెప్పండి ఎంత మొత్తంలో కొనాలనుకుంటున్నారు ఆ ఖచ్చితంగా దొరుకుందండి మా ఆ డిస్కౌంట్ తప్పకుండా ఇస్తామండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఖచ్చింగా ఇస్తాము మా దగ్గర శారీ మా దగ్గర శారీసు డ్రెస్సెస్ నైటీసు చున్నిసు ప్రతి ఒకటి దొరుకుతుందండి మీకేం కావాలన్నా అందిస్తాము ఆ తీసుకోండి మాది చాలా పాపులర్ అయిన షోరూమ్ ఇది ఆ తప్పకుండా రావచ్చండి ఆ సరే